ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంది తెలుగు అనేది ఎక్కడా ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేకుండా అయిపోతుంది బస్సులలో ట్రైన్లలో వెళ్ళాలన్నా ఇంగ్లీష్ హిందీ వచ్చుంటేనే వెళ్ళగలుగుతున్నాము ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న తెలుగు పని చేయడం లేదు ఇంగ్లీష్ హిందీ రావడమే ఈ ప్రపంచంలో చాలా సవాళ్ళు తెలుగు గురించి ఎదుర్కొంటున్నారు